గీయడం మాత్రమే కాదు అది అనేక కట్టుగోలు మరియు ఆధునిక విధానాలు కూడా ఉన్నాయి దానికి సంబంధించిన కొన్ని ముఖ్య మార్గాలు మరియు అభినందనలు ఉన్నాయి మీరు ఎవరికి మరియు ఏం సందర్శించినా అనేది ప్రతీ పాఠం ఉండవచ్చు అయితే ఈ కింద ఉన్న ఆచరణలు అనుసరించి మీ గీతాన్ని నిరూపించుకోవడానికి మీరు తయారుచేసుకోవచ్చు మొదటిది ఆ క్షణమే యోజన మీరు యోజించిన గీతం ఎవరికి అక్షిం ఆక్షరింస్తుందో ఉంటుందో మరియు దాన్ని కనబడుతుందో చూడడానికి ఒక గీతం యోజనం లేక స్థాయి నవోదాలను సుక్రించి కోరుతుంది రెండవది వాక్యరచన ఈ గీతం సరిగ్గా అయితే వాక్యాలు మరియు పదాలు రచనల బాగా ఉండాలి మీరు ఏ భావాలను వ్యక్తి చేసుకోవాలి కోరుకు ఉండగా సరిగ్గా అనేక రుచులు ఉంటాయి సంగీతం మరియు రచయిత మూడవది గీతాన్ని మగించడానికి ముఖ్యంగా సంగీతం మరియు రచన మరియు తా తాజసం ప్రారంభ అవుతాయి గీతంలో ఉన్న రంగాన్ని మరియు తాళాన్ని సరిగ్గా అనుకరించడం ముఖ్యం నాల్గవది భావాలు మరియు అభివృద్ధి ఈ గీతంలో ఉన్న భావాలు మలియు మీ భావాన్ని సరిగ్గా గుర్తించాలి అది ముఖ్యం మీరు అంతరికంగా ఆకర్షిస్తూ భావాలను మరియు ఆకర్షణను గీతంలో చూపించడానికి అత్యంత అవసరం అవుతుంది ఇది ఇందులో ఇది ముఖ్యము